నాకు తినడానికి బంగాళదుంప కూరంటే చాలా ఇష్టం ఎందుకంటే సాకాహారం అంటేనే నాకు ఇష్టం పప్పు కానీ సాంబారు కానీ ఇలాంటివి అంటేనే ఇష్టం మాంసాహారం అంటే కొంచం తింటాను కాకపోతే ఏంటంటే కొంచం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చను దాంట్లో సాహాకారంలో ఏమిటంటే బంగాళదుంప కాని ఇలాంటివి ఫ్రైస్ కానీ ఏమన్నా ఉంటే చాలా బాగుంటుంది తిండానికి కూడా ఎక్కువ బోర్ కొట్టదు అలా మనం రోజు నాన్ వెజ్ అనేది తిన్నాం అనుకోండి తింటే మనకి బోర్ కొట్టేస్తుంది ఏమిటి రోజూ ఇదే తింటున్నాం కదా అని కాని సాహాకారంలో అలా ఉండదు ఎప్పుడైనా మనకు బోర్ కొట్టదు ఎప్పుడు తినవచ్చు అన్నట్టు ఉంటుంది ఇలాగా సాహాకారంలో బంగాళదుంప కానీ పప్పు కానీ చారు కానీ ఇలాంటివి అన్నీ చాలా బాగుంటయి తినడానికి మళ్ళీ మనం రోజు తింటే అంటే నేన్ను తినేదాన్ని బట్టి నేనంత నేనేంటంటే నాక్కొంచం అది హెల్థీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ సేపు వర్క్ చేయగలను అనిపిస్తుంది నాకు అలాంటి విషయాల్లో నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది